ఈ మధ్యలో నేను ఒక కొత్త ఫోన్ ఒకటి కొన్నాను ఆ ఫోన్ చాలా చాలా యూజ్ చాలా బాగుంది అందులో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా చాలా సులభంగా నేను వాడుకోవటానికి అది చాలా బాగుంది దాని యొక్క కేసు కూడా చాలా బాగుంది దాని యొక్క పొడవు వెడల్పు కూడా బాగా నచ్చినాయి నాకు అందులో పెట్టినటువంటి ఫీచర్స్ కూడా నాకు చాలా ఈజీగా ఆడుకోవడానికి అనుకూ అనుకూలంగా ఉన్నాయి దాని యొక్క కెమెరా కూడా ఫోటోలు తీసుకోవడానికి చాలా బాగున్నాయి చాలా మంచి క్లారిటీ వస్తున్నాయి అలాగే దాని మ్యూజిక్ కూడా చాలా క్లియర్ గా ఉన్నది చాలా బాగుంది అలాగే దాని దానికి ఇచ్చినటువంటి చార్జర్ కూడా చాలా మంచి క్వాలిటీగా మంచి మన్నికగా ఉన్నది ఈ విధమైనటువంటి అవకతవకల కింద లేదు ఫోన్ చాలా బాగుంది అలాగే దానికి వా వాళ్ళు ఇచ్చినటువంటి ఇయర్ ఫోన్స్ సెట్ కూడా చాలా ఆకర్షణీయంగా మంచి క్వాలిటీగా ఉంది నేను కొన్నటువంటి ఆ తక్కువ ప్రైస్ తక్కువ ఖరీదైనటువంటి సెల్ ఫోను నాకు చాలా ఉపయోగకరంగా ఉంది